హలో నేను పెట్టిన ఆర్డరు రశీదు నా దగ్గర ఉంది కాని నేను పెట్టిన ఆర్డరు నాది కాదు వేరేది వచ్చింది కాని రశీదు మటుకి నాదే సో నా నా ఐటమ్ని మీరు తిరిగి తీసుకుని నా రశీదులో ఉన్న మనీని నాకు తిరిగి ఇచ్చేయండి